ప్రాచీన కాలంలో తెలుగు భాషకి అత్యున్నత స్థానం ఇచ్చేవారు తెలుగు భాష అంటే ప్రతి ఒక్కరికి ఒక విచిత్రమయిన గౌరవము ఇంకా ఈ విచిత్ర అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది తెలుగు భాషకి కానీ కాలక్రమేణా ముఖ్యంగా వేరే భాషలు సంస్కృతుల ప్రభావంతో తెలుగు భాష ఉపయోగం చాలా మారిపోతుంది అప్ ప్రాచీన కాలంలో తెలుగుని అంటే తెలుగు సంస్కృతం ద్వారా అను అనువాదించబడింది కాబట్టి సంస్కృత పదాలు తెలుగులో ఎక్కువగా ఉండేవి కానీ కాలక్రమేణా ఇప్పుడు ఉండే ఈ తరం వారికి తెలుగు భాష వారి నోరు తిరగకపోవడం వలన వారికి తెలుగు భాష అనేది వారికి అంటుపట్టినట్టుగా వారు మాట్లాడడం ప్రారంభించారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలుగు భాషలో ఎన్నో రకాల యాసలు ఉంటాయి ఇప్పుడు మన ఇప్పుడు కొన్ని ప్రదేశాలలో ఇప్పుడు తెలంగాణాలో తెలుగు భాషని ఒక రకంగా ఉపయోగిస్తారు అలాగే శ్రీకాకుళము అలాంటి తీరా ప్రదేశాలలో తెలుగు భాషని ఇంకొకలాగా ఉపయోగిస్తారు వాళ్ళ ఈ యాస అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఎవరికి వారే ఈ యాస ప్రత్యేకంగానే ఉంటుంది కానీ వాళ్ళు ఆ మాట్లాడే విధానం అదేదయితో ఉందొ అది చాలా మారిపోతుంది ఇప్పుడు వారు తెలుగుని ఉపయోగించడం కన్నా ఇతర భాషలు ఏవయితే ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ ఇలాంటి రాష్ట్ర భాషలు దేశీయ భాషలు ఏవయితే ఉన్నాయో వాటిని ఎక్కువగా అలవపరుచుకుంటున్నారు అలవాటుపరుచుకుంటున్నారు ఈ భాషలని అలవాటుపరుచుకోవడం వల్ల వాళ్ళకి కలిగే మొట్టమొదటి ఇబ్బంది ఏమిటంటే రేపు వచ్చే తరాలకి వారు తెలుగు గురి ఎక్కువగా చెప్పేవాళ్ళకి అవకాశముండదు ఎప్పు ఎక్కువగా చెప్పడానికి ఈ వచ్చే తరాల వారికి తెలుగు అనేది కేవలం పుస్తకాలలో కనిపిస్తుంది కాని వారి నడవడికలో వారి సంస్కృతిలో వారికి ఇదంతా కనపడదు ఎందుకంటే ఈ వేరే ఏవయితే ఇతర భాషలయితే ఉన్నాయో ఇంగ్లీష్ హిందీ వంటి భాషలు ఏవయితే ఉన్నాయో ఈ అన్ని భాషల వలన వారికేమి జరుగుతుందంటే వారికి తెలుగులోని పదాలు అచ్చులు హల్లులు ఇలాంటివేమి వారికి అర్థం అవ్వకపోవడం అలాగే క్లిష్టమయిన పదాలేవయితే తెలుగులో ఉంటాయో వారికి అవన్నియును అంటుపట్టకపోవడం లాంటివి జరుగుతుంటాయి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ తరం వారికి అప్పుడు పంతొమ్మిది వందల నాటికీ లేదా ఇరవయ్యో శతాబ్దం అప్పుడు వచ్చిన వారు సాంస్కృతిక ప కవులు ఎవరయితే ఉండేవాళ్ళో వాళ్ళ తెలుగుకికీ ఇప్పుడున్న తెలుగుకి చాలా మనకయితే తేడా అయితే కనిపిస్తుంది అప్పుడు వారు వాళ్ళు సంస్కృతంలో అనువదించిన వా అనువదించడం వలన వారు కవితలలో ఇంకా కథలలో వాడే తెలుగు చాలా స్పష్టమయిన తెలుగు మరియు అత్యున్నతమయి న తెలుగు ఉండేది కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈతరం వారికి అర్దమయ్యేలాగా పుస్తకాలలో కూడా మార్పులు జరగడం వంటివి జరుగుతున్నాయి ఈ ఈ ఇవన్నీ జరగడం వలన మన సంస్కృతి తెలుగు సంస్కృతి ఏదయితే ఉంటుందో అది మనం మర్చిపోయే అవకాశాలుంటాయి ఇప్పుడు ఈ తరంలో వెస్ట్రన్ ఫ్యాషన్ అంటు ఇంకేవేవో ఫ్యాషన్లు అంటు మన సంస్కృతిని మర్చిపోతున్నారు మనం చూసుకున్నట్లయితే ఈ తరం వారికి ఒక్కరికి కూడా అప్పుడు ఉన్నట్టు గౌరవము పద్ధతులు సంస్కృతి ఇవేమి లేకుండా పోతున్నాయి మనం అప్పుడు మనం ఒక మంచి ఉదాహరణ తీసుకోవాలంటే ఈ భాష మార్పుకి ఈ సంస్కృతి మార్పుకి ఒక మంచి ఉదాహరణ తీసుకోవాలనుకుంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కాలంలో వాళ్ళు పెరట్లో ముగ్గులు వేసే ముందు పేడ ఏదయితే ఉంటుందో గోవుది పేడ తీసుకొని వచ్చి వాళ్లయితే వాళ్ళ వాకిలిని మంచిగా అలికి పేడతోని వారు వాటిపైన ముగ్గు వేసేవారు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అది చాలా మారిపోయింది ఇప్పుడు ఎవ్వరు పెండని చూడడం లాంటివి అలాంటివి చేయడం అసలు వారు వాసనకే ఎలాగో అంటే వారికి వారికి ఒకరకమయిన ఇన్ఫెక్షన్స్ వంటివి రావడం జరుగుతున్నాయి ఇప్పుడు వారికి ఇవన్నీ ఈ ఆర్టిఫిషల్ పదలయితే ఏవయితే పదార్దాలేవయితే ఉన్నాయో ఈ రంగులు అవన్నీ వాళ్ళ వాళ్ళ వీధుల్లో పడేయడం వలన వాటి పైన వాళ్ళు ముగ్గులు వేసుకోవడం వంటివి అలవరుచుకుంటున్నారు ఇవన్నిటిని చూస్తుంటే మన సంస్కృతి తొందరగానే అంతరించిపోతుందని మనకు అనుమానం కలుగుతుంది ఇలా వేరే భాషల ప్రభావం మనపై ఎంతుందో మనకి ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూనే ఉంది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంగ్లీష్ భాష ఇది మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది ఇక రెండవ స్థానంకి వస్తే మనకి ఉన్న భాష చైనీస్ మాండెలిన్ ఈ మాండెలిన్ చైనీస్ భాష ఇంగ్లీష్ భాషని కూడా దాటుకుని ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్లాలని చూస్తుంది ఈ రెండు భాషల మధ్యన మిగతా సాంస్కృతులు మిగతా భాషలు అవి అణగదొక్కబడుతున్నాయి వారు ఈ ఇంగ్లీష్ భాషని అలవరచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మనం ఉదాహరణకి సౌత్ఆఫ్రికాను ఇంకా ఇటాలియన్ పీపుల్ని మనం తీసుకున్నట్లయితే వారికి ఇంగ్లీష్ పలకడం రాక వారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోని పదాలని ఆంగ్లేయ పదాలని మంచిగా అంటే పలకడానికి వారు వారి నాలుకకి ఆపరేషన్లు కూడా చేసుకుంటున్నారు ఇది మనం చూస్తున్న ఒక అత్యుత్తమయిన ఉదాహరణ ఇలా ఇవన్నిటిని మనం చూస్తుంటే ఇవన్నిటిని మనం గమనికలోనికి తీసుకుంటే మన సంస్కృతీ మన భాష ఎంత తొందరగా ఇవన్నీ అంతరించిపోతాయనే సూచనలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి అప్పుటు అప్పుడు వారే వాళ్ళ వాళ్ళ తెలుగుకి ఇప్పుడున్న తెలుగుకి మనకి చాలా వై వైర్యమనేది కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు ఉపయోగించే తెలుగు ప్రతి ఒక్కరికి అర్ధంకాకకపోయినా వారికి ఒక స్ప అత్యున్నతమయిన స్థానం ఉండేది తెలుగుని వారంత బాగా వాడగలుగుతున్నారు కాబట్టే వారిని మనం గొప్పవాళ్ళని అంటున్నాం కాని ఇప్పుడు ఇప్పుడు మనకి తెలుగుని నేర్పించే ఉపాధ్యాయులుకి కూడా అంత బాగా రాకపోవడం మన దౌర్భాగ్యం ఇలాంటి తెలుగుని మనం అలవరచుకోకపోవడం ఇది మనకొక దుసా నిస్సహాయత స్థితిలో ఉన్నాం మనం ఇలాంటివి మళ్ళీ జరగకూడదని మనం అనుకుంటే ఈ భాషని మనం ఎంత బాగా అలవవరుచుకుంటే అంత మంచిది మనకి ఈ సంస్కృతి ఇవన్నీ మన వచ్చే తరాలకి చూపాలనుకుంటే మనం తెలుగుని మనం కాపాడుకుంటూ మనం వచ్చే తరాలకి మనం ఎంత బాగా చెప్పగలుగుతే అంత మంచిది ఎందుకంటే పురాతనమయిన తెలుగు ఏదయితే మన పూర్వీకులు వాడే వారో తెలుగు ఇప్పుడు మనం వచ్చే తరాలకి చెప్పలేకపోతున్నాం కాబట్టి మనం మన తెలుగుని ఎంతగా కాపాడుకొని ఎంత బాగా స్పష్టంగా పలుకగలుగుతే అది మనకు అంత మంచిది